క్రీడలలో విజయం సాధించినప్పుడు ఎంతో ఆనందంగా ఉంటాం అలాగే ఓడిపోయినప్పుడు అదే వైఫల్యం చెందినప్పుడు కూడా ఎక్కువ బాధపడతాం అదే ఎక్కువ బాధపడకుండా ఆ క్రీడలోని ఎలా విజయం సాధించాలనేది ఆ ఓటమి అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది మనం వైఫల్యం చెందినపుడు ఆ క్రీడ ఇంకా బాగా ప్రోత్సాహం చెంది ఇంకా బాగా ఆడుకునేలా మన మనసు మనకి సహాయపడుతుంది వైఫల్యం చెందినప్పుడు మనం ఆ క్రీడలో ఇంకా బాగా విజయం చెందడానికి ఎంతగానో అవకాశం ఉంటుంది